భారతదేశంలో నేను చిన్నప్పటినుంచి చదువుకున్న పాఠాల్లో నేను చాలా మంది రాజుల గురించి విన్నాను కానీ నన్ను ఎక్కువగా ఆకర్షించిందైతే శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు వారిని ఈ మన భారతదేశంలో అయితే ఒక పెద్ద దేవుడిగానే కొలుస్తారు ఆయన మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన ఆయన చేసిన యుద్దాలకు మిగతా రాజులందరూ కుప్పకూలిపోయేవాళ్ళు ఆయన తీసుకున్న శిక్షణంతా ఆయన తల్లిదండ్రుల గురువుల దిగ్గరే జరిగింది ఆయన ఎంత మాకు ప్రోత్స అంటే మేము ఆయనను చాలా గొప్ప వ్యక్తిగా చూసే వాళ్ళం ఎందుకంటే మాకు ఈ పద్దెనిమిది సంవత్సరాలలోనే ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు ఎంతో మందిని ఆయన హతమార్చాడు ఆయన రాజ్యం వరకు కూడా ఎవరిని రానివ్వలేదు ఆయన మాకు ఎంతో మంచి మనిషిలాగా మరియు ప్రజలను ఆదుకునే మనిషిలాగా అనిపిస్తారు అలానే చాలామంది రాజుల గురించి విన్నాను చంద్రగుప్త మౌర్య గారి గురించి సముద్రగుప్తుడు గురించి మరియు హర్షవర్ధన్ గారి గురించి కృష్ణ దేవరాయల గురించి చాలామంది రాజులే ఉన్నారు మహా సముద్రగుప్తుడైతే గుప్త వంశంలోని రెండవ రాజు ఆయన భారత దేశంలో మా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు ఆయన పరిపాలించిన సమయంలో ఆయన చంద్రగుప్తుడి తర్వాత ఉన్న రాజు చంద్రగుప్తుడు ఆయన ఆయన ఈ సముద్రగుప్తుడు యొక్క ధైర్య సాహసాలను చూసే చంద్రగుప్తుడు అయిన తర్వాత వారసుడుగా ప్రకటించాడన్నమాట అలా ఆయన మొత్తం నార్త్ నుంచి ఉత్తర దేశం మొత్తం ఆయన ఆక్రమించుకున్నారు మొత్తం భారతదేశాన్నే ఆయన ఆయన తీసుకున్న శిక్షణలకు ఎంతో వనికిపోయాయి ఎవ్వరు ఆయన జోలికి కూడా రాకపోయేది అలాగే నన్ను ఇంకా ఆకర్షించిన రాజులలో కృష్ణదేవరాయలు వారు ఆయన మన తెలుగు రాష్ట్రమైన విజయనగరాన్ని ఆయన చక్రవర్తిగా ప పరిపాలించారు ఆయన ఆయన అక్బర్ బార్బర్ వీళ్ళందరితో కూడా ఆయన ఎంతో పొగిడించుకున్నారు అంతెందుకు బార్బర్ రాసిన రచనలలో కూడా కృష్ణదేవరాయల గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయన చేసిన పనులు ధైర్య సాహసాలు మనకిప్పటికీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి హర్షవర్ధన్ గారైతే ఆయన చేసిన పరిపాలనలో నాకు తెలిసి నలభై ఒక్క సంవత్సరాలు ఆయన ఎంతో ఉత్తర భారతదేశమంతా పరిపాలించారు ఎంత శక్తివంతమైన రాజు అతనైతే ఇంకా ఎవ చంద్రగుప్త మౌర్య గారు కూడా ఆయన గురించి నాకంతగా తెలియదు కానీ చిన్న చిన్న రాజులు రాజ్యాలను ఒకటి చేసి పెద్ద రాజ్యాన్ని మన భారతదేశాన్నంతా ఆయన స్థాపించాడు ఆయన చాణిక్య గురువులాంటి పెద్ద పెద్ద గురువుల దగ్గరే శిక్షణ తీసుకున్నారు అందుకే ఆయన అంత పెద్ద రాజయ్యగలిగాడేమో మరి కానీ వా ఆయనకు ఎక్కువగా దెబ్బతీసిన ఏం ఏ సమయం ఏంటంటే వాళ్ళ తల్లిగారు నంది దగ్గర ఒక అవమానం జరుగుతుంది అప్పుడు చిన్నప్పుడే ఆయన అందరిని ఎదిరించి రాజ్యాన్ని ఆయన స్థాపించుకున్నాడు అప్పుడు అలా ఎదురు తిరగడం వల్ల ఇప్పుడు ఆయనకి అం అంత గొప్ప పేరు అంత మంచి వ్యక్తిగా మనకు పేర్కొన్నారు ఇంక ఇలాంటి పెద్ద పెద్ద రాజులు మన భారతదేశంలో ఉండడం ఎంతో మనకు భాగ్యంగా భావించాలి ఇలాంటి రాజుల వల్లనే మనం మా మన తెలుగు వాళ్ళకు కాని మనంత భారతదేశంలో కాని ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరగకుండా మనం చూసుకోగలిగాము